ఇప్పుడు ఒక వ్యక్తికీ పది ఎకరాలు పొలం ఉందనుకోండి ఖచ్చితంగా ఆ పది ఎకరాల భూమిని భూమిలో పంట పెట్టడానికి కాని సాగు చేయడానికి పంట పండించడానికి ఖచ్చితంగా వంద మంది కూలీలు వరకు అవసరం ఉంటుంది ఇంకా మరియు మనం కొబ్బరి తోట గాని తీసుకుంటే అంటే అదే కైల్లో కొబ్బరి చెట్లు పెట్టి పెంచుతుంటే దాన్ని మనం కొబ్బరికాయలు అంటాం ఆ కొబ్బరి కాయలు కాని తీసుకుంటే కొబ్బరి కాయలు కోయడానికి కూలీ మనుషులు ఇంకా ఆ పీచు కొబ్బరి చీల్చడానికి మను కూలి కూలి వాళ్ళు ఆ కొబ్బరిని లారీలో వెయ్ లారీలో వెయ్యడానికి కొంత మంది మనుషులు కొబ్బరి పీచుని ఎండబెట్టడానికి కొంత మంది మనుషులు అమ్మడానికి మనుషులు దీనన్నిటికీ మనుషులు కావలనమాట ఇంకా కోళ్ళఫారమ్ తీసుకుంటే కోళ్ళఫారమ్లో కూడా గుడ్లు అన్నిటిని ఏ ఏ రోజు తీసుకొని ఒక చోట పెట్టడానికి మనిషి కావాలి ఆ స్థలమంతా అవి ఉన్న స్థలమంతా చోటు అంత శుభ్రం చేసుకో శుభ్రం చేయడానికి ఒక మనిషి కావాలి ఒకరిద్దరు కావాల్సి ఉంటుంది ఇంకా ఇంకొకరు వాటి ఆరోగ్యం ఎలా ఉంది వాటి పెద్ద పిల్ల పెద్ద కోళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది చిన్న పిల్లల ఆరోగ్యం ఎలా ఉంది అని ఒకరు అదేపనిగా పరిశీలన చేయడానికి ఒకరు కావాల్సి ఉంటుంది ఇంకొకరు మెడిసిన్స్ ఇవ్వడానికి బాగాలేని దానికి దీనికి ఒకటి దీనికికొకటి మందు అని చెప్పేసి ఇవ్వడానికి ఉంటుంది